నేను ఏంటంటే నా మా వదిన వచ్చేసరికి మొన్న పండక్కి వస్తానని చెప్పి చెప్పింది అంతకు ముందే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మేము వంట కానీ బట్టలు ఉతకడం బట్టలు ఉతికితే నేను బట్టలు ఉతికితే మా వదిన బట్టలు జాడించేది నేను అంట్లు తోమితే మా వదిన అంట్లు కడిగేది అలాగే నేను వం వంటకి కూరగాయలు కోస్తే మా వదిన ఏమో వంట చేసేది అలాగా మేము ఏంటంటే కలిసి కొంచెం సాయంగా చేసుకునే వాళ్ళము అలా చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ టైం కూడా తెలిసేది కాదు మేము అలాగా మా సమయం అనేది సమయం గడుపుతూ ఉంటాము అలాగే ఇంకా ఏంటంటే ఎప్పుడైనా సరే మా వదిన వాళ్ళు వచ్చినపుడు కూడా మా వదిన నాకు అంతే సాయం చేస్తూ నా పనులు ప్రతి ఒక్కటీ నేను చేసే పని పంచుకుంటూ అలాగే మా వదిన చేసే పని నేను పంచుకుంటూ అలాగా సమయాన్ని గడుపుతూ ఉంటాము